అవునండి చెప్పండీ

మీరు ఎప్పుడు బయలుదేరుతారు అక్కడి నుంచి అంటే సార్ ఇట్లా కాదండి ముందు బుక్ చేసుకోవాలి సార్ మీరెప్పుడు వస్తారంటే మేము బుక్ చేసి ఉంచుతాం మళ్ళీ ఇట్లా వచ్చి మీరు ఇబ్బందులు పడుతారు కదా అవునండీ ఒక టూ డేస్లో బుకింగ్ కన్ఫర్మ్ అవ్వుద్ది మీరు ఎంతమంది ఉన్నారు సార్ రావడానికి ఇక్కడికి అంటే పెద్ద వాళ్ళేనా చిన్నపిల్లలెవరైన ఉన్నారా అందులో అంటే పిల్లలు చిన్న పిల్లలా పెద్ద కొంచెం పెద్దయ్యారా అండీ అదేలే ఒక ఫైవ్ ఇయర్స్ వరకైతే టికెట్టు ఏం ఉండదు ఫ్రీనే ఒక ఫైవ్ నించి సిక్స్ ఇయర్స్ ఇలా ఉంటే వాళ్ళు కూడా ఫుల్ కాస్టు ఫుల్ టికెట్ పడుద్ది అందుకని అయితే అయితే ఇంక ఫైవ్ మెంబర్స్కి టికెట్ ఉంటుందండీ మీరు ఏ రోజు కన్ఫామ్గా అని చెప్తే మేము బుక్ చేస్తాను సరే సార్ ఇక్కడ విషయానికొస్తే మీకు అయితే ఇక్కడ చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో ఉన్న మ్యూజియం ఇది మీరు కన్ఫామ్గా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు బాగా మీకు నచ్చుతుంది మీరు వచ్చాకక్కూడా మీతో ఒక గైడ్ని పంపిస్తాం ఆ గైడు మీ చుట్టుపక్కల అంతా తీసుకెళ్ళి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు అప్పటి బౌద్ధ పూర్వీకులు బౌద్దులు ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని ధ్యానం చేయటం అక్కడున్న గిరిజనులకీ కొన్ని వైద్యాలు చేయించేసి చేసిన ప్రదేశాలు అప్పటి నుంచి ఇప్పడికీ ఉన్న కొన్ని ఆనవాళ్లు వారికి సంబందించినవి ఇప్పటికీ అక్కడికి ఉన్నాయి అయితే మీ వాళ్ళు వాటి గురించి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత వచ్చేసి లంచ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం బయట స్నాక్స్ లాంటివైతే సంబంధం ఉండదు మీరు మీరు చేసుకోవటమే ఏమన్నా ఉంటే లంచు ఈవినింగ్ డిన్నర్ కూడా అరేంజ్ చేస్తాం మీకు ఫస్ట్ స్టే ఆఫర్ కాబట్టి హోటల్లోనే మీకు ప్రొవైడ్ చేస్తాం టిఫిన్ మాత్రం మీరు బయటనే తినేయాలండీ అది మీ మీ ఓన్ అది

టూ డేస్కి బుక్ చేస్తాం కాకపోతే మీక్కొంచెం డిస్కౌంట్ వస్తుంది కాకపోతే అది రోజుకొకలాగ ఉంటుంది డిస్కౌంటు మీరు ఈ రోజు బుక్ చేయమన్నారు కాబట్టి ఈ రోజు నేను ఆఫర్ ఏముందో చూసి చెప్తాను ఆఫర్ ప్రకారం మీకీరోజు డిస్కౌంట్ ఎంత పడుద్దనీ మేము మళ్ళీ ఆఫర్లు చెక్ చేసి చెప్తాం అంటే మీరు ఇంకా ఫలాన రోజు రావాలని ఆ టికెట్టు మీద ఉంటుంది మెన్షన్ చేసిన టికెట్టు మీద ఆ టైమ్ వెళ్ళి మీరు ఇక్కడికి మ్యూజియం దగ్గరకొచ్చేస్తే చాలు ఏంటండీ అంటే ఇప్పుడే ఏమి బుకింగ్ అవ్వదండీ మీరు అవన్నీ ఒక జస్ట్ టూ డేస్ ముందే చేసుకోవాలి మీరు ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి కాకుండా మీరు ఈ రోజుకి ఎక్కడన్నా స్టే చేయండి చేస్తే నేను ఆఫర్ చూసి చెప్తాను మీరు ఆర్ నేను బుక్ చేస్తాను మీరు పేమెంట్ చేసేస్తే ఆ చెప్తాను మీరేటైమ్కి రావాలి ఏ రోజు రేపా ఎల్లుండా అనేది పేమెంట్ అనేది నేను మీకు ఆఫర్ని చూసి చెప్తానండి ఇప్పుడు తర్వాత నేను చెక్ చేసి చెప్తాను నేను మళ్ళీ కాల్ చేసి చెప్తానండీ మీకు సరే అండీ